హలో రాధా స్వీట్స్ మాటేన మాట్లాడేది మేడం మాకు క్రిస్మస్ పార్టీ ఒక టూ టు త్రీ డేస్లో ఉంది మీ మీ షాప్లో మేము ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాం స్వీట్స్ని మీ స్వీట్మార్ట్లో ఏ ఏ టైప్స్ ఉన్నాయి కొంచం చెప్తారా ఓకే గులాబ్ జామున్ ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ పాలకోవా ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్సు బాదరుషా ఫైఫైవ్ హండ్రెడ్ పీసెస్సు మైసూర్ పాకు ఫైవ్ హండ్రెడ్ పీసెస్సు అండ్ కేక్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్సు ఆర్డర్ కావాలి అది మీరు ఎన్ని రోజుల్లో పంపిస్తారు టూ టూ త్రీ డేస్లో కావాలి క్రిస్మస్ పార్టీకి ఎన్ని రోజుల్లో పంపిస్తారు మేడం ఓకే మొత్తం ఎంత అమౌంట్ అయ్యిందో చూసి చెప్తారా ఓకే అండి ఒక టూ టు త్రీ డేస్లో పంపిస్తారు కదా ఇక్కడ స్వర్ణముఖి నగర్ మసీద్ దగ్గర తెట్టు అని ఉంటుంది అక్కడికి డైరెక్ట్గా వస్తారా లేదండి ఓకే మీ యూపిఐ పే నెంబర్ చెప్పండి ఓకే అండి థ్యాంక్ థ్యాంక్ యూ మేడమ్